నాకు యాక్సిస్ బ్యాంకులో కోటక్ మహేంద్ర బ్యాంక్ లో అకౌంట్లు ఉన్నాయి ఇవి ప్రైవేట్ బ్యాంకులు గవర్నమెంట్ బ్యాంకు కాదు యాక్సిస్ బ్యాంకులో బీమా చేసుకోవడానికి మంచి పాలసీలు ఉన్నాయి వేరే బ్యాంకులతో పోల్చుకుంటే యాక్సిస్ బ్యాంకులో బీమా అనేది అమౌంట్ ఎక్కువగా వస్తుంది కోటక్ మహీంద్ర బ్యాంక్ రుణాలు తీసుకోవడానికి ఫస్ట్ ఆప్షన్ చెప్పవచ్చు ఎందుకంటే కోటక్ మహీంద్ర బ్యాంకు మిగతా బ్యాంకుల కన్నా వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి అదే విధంగా ఈ బ్యాంకులో ఏటీఎం ద్వారా మనకి షాపింగ్ చేయటానికి డిస్కౌంట్ అనేది ఉంటుంది ఈ కారణాలచేత నేనైతే ప్రైవేట్ బ్యాంకులను ఇష్టపడతాను